పలం పనులు చేసుకోవడం చెరుకు పండించడం వరి పండించడం వంటి పనులు చేస్తూ ఉంటారు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి అందువలన పొలం పనులు చెరుకు పండివ్వడం వరి పండివ్వడం వంటి పనులు చేస్తూ ఉంటారు ప్రైవేట్ పనుల కన్నా మన పొలంలో సొంత పని చేసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది అందువల్ల కృష్ణాజిల్లాలో పొలం పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రైవేట్ పనులు తక్కువగా ఉంటాయి ప్రైవేట్ పనుల కన్నా మన సొంత పనులు చేసుకోవడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము ఈ పనులన్నీ చాలా సంతోషంగా ఉంటాయి వరి పంట చెరుకు పంట జీడి మినుము వంటి పనులను చేస్తూ ఉంటాము ప్రైవేట్ పనులు తక్కువగా చేస్తూ ఉంటాము ఉద్యోగాలు మా జిల్లాలో తక్కువగా ఉంటాయి